సరసమైన రవాణ అందుబాటులో లేకపోవటం ఆరోగ్య రక్షణ విద్య మరియు ఉద్యోగ అవకాశాలకు ప్రజల పాపితను ఘననీయంగా ప్రభావితం చేస్తుంది ఆరోగ్య రక్షణ సరసమైన రవాణ లేకపోవడం వల్ల ప్రజలు తమకు అవసరమైన ఆరోగ్య సంరక్షణను పొందడం కష్టతరం అవుతుంది ముఖ్యంగా దూరంగా ఉన్న ఆసుపత్రులు లేదా ఇతర ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలకు ప్రజలు తరచూ వెళ్లాల్సి వ వస్తుంది ఇది సమస్యగా మారుతుంది ఉదాహరణకు ఒక వ్యక్తి తమకు అవసరమైన చికిత్సకు కోసం దూరంగా ఉన్న ఆసుపత్రికి వెళ్ళాల్సివస్తే వారికి ప్రయాణ ఖర్చులు ఆహార ఖర్చులు మరియు ఇతర సహాయక ఖర్చులు తీసుకోవడం కష్టం కావచ్చు ఇది వారి ఆరోగ్య సంరక్షణలను వాయిదా వేయడానికి లేదా పూర్తిగా నివారించడానికి దారితీస్తుంది విద్య సరసమైన రవాణ లేకపోవటం వల్ల ప్రజలు తమకు అవసరమైన విద్యను పొందడం కష్టతరమవుతుంది ముఖ్యంగా దూరంగా ఉన్న కళాశాలలు లేదా ఇతర విద్యాసంస్థలకు ప్రజలు తరుచుగా వెళ్లాల్సివచ్చినప్పుడు ఇది సమస్యగా మారుతుంది ఉదాహరణకు ఒక విద్యార్ధి తమకు అవసరమైన డిగ్రీ కోసం దూరంగా ఉన్న కళాశాలకు వెళ్లాల్సివస్తే వారికి ప్రయాణ ఖర్చులు ఆహార ఖర్చులు మరియు ఇతర సహాయక ఖర్చులు తీసుకోవడం కష్టం కావచ్చు ఇది వారి విద్యను వాయదా వేయడానికి లేదా పూర్తిగా నివారించడానికి దారితీస్తుంది ఉద్యోగ ఉద్యోగావకాశాలు సరసమైన రవాణ లేకపోవటం వల్ల ప్రజలు మంచి ఉద్యోగాలను పొందడం కష్టతరం అవుతుంది ముఖ్యంగా దూరంగా ఉన్న ఉద్యోగ ప్రదేశాలకు ప్రజలు తరుచుగా వెళ్ళా ల్సివచ్చినప్పుడు ఇది సమస్యగా మారుతుంది ఉదాహరణకు ఒక వ్యక్తి మంచి ఉద్యోగం కోసం దూరంగా ఉన్న నగరానికి వెళ్లాల్సివస్తే వారికి ప్రయాణ ఖర్చులు ఆహార ఖర్చులు మరియు ఇతర సహాయక ఖర్చులు తీసుకోవడం కష్టం కావచ్చు ఇది వారి ఉద్యోగ అవకాశాలను పరిమితం చేస్తుంది